వంటకాన్ని ఒకే పద్ధతిలో ఒక్కొక్కసారి చేసినప్పటికిని ఎప్పుడైనా తినేవారి రుచిని బట్టి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అయితే చేసే వంటల్లో కొన్ని మార్పులు గురించి ఏంటంటే కొన్ని కూరగాయలు బాయిల్ చేసి ఆ నీళ్లు వంపి మనం పోపు పెట్టుకోవచ్చు తర్వాత మంచిగా కొన్ని సమయాల్లోనూ కొన్ని ఇంగ్రిడియంట్స్ కలపడం వల్ల కలిగే రుచి వీటన్నింటిని బట్టి ఆ కూరలకి టేస్ట్ అనేది వస్తుంది అంతేకాకుండా ఆ మాంసాహార కూరలైతే వాటిని కూడా ముందుగానే ఆ మరి వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు ఆ ఉప్పు కారం పసుపు ఇవన్నీ కలిపి ఉంచి కొంతసేపు ఉంచిన తర్వాత వండినట్లయితే ఆ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది మరి మసాలాలో ఇవన్నీ తక్కువ మోతాదులో వాడుకోవడాన్ని బట్టి మరి ఇంటిలో ఎదుటివారి ఆరోగ్యాన్ని కూడా ఆడవాళ్ళుగా మనం దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా మనం వండి మరి ఇంట్లో వడ్డించినట్లయితే అందరి ఆరోగ్యాలు బాగుంటాయి